అవును మేడం మేడం అయితే నేను ఇంకా కాకినాడ అయితే రాలేదు నేను ఇంకా రాజముండ్రిలో ఉన్నాను నేను కాకినాడ ల్యాండ్ అయ్యాక నా లోకేషన్ పెడతాను మేడం మేడం నేను ఇంకా టూ టౌన్ అక్కడ దిగుతాను మేడం రైల్వే స్టేషన్ దగ్గర దిగుతాను దిగినాక మీకు అయితే లొకేషన్ పెడతాను మేడమ్ పెట్టిన వెంటనే మీరు నన్ను కాకినాడ నుంచి డైరెక్ట్ గుంటూరు అయితే తీసుకొని వెళ్ళాలి లేదు మేడం నేను ఒక దాన్ని అయితే వస్తున్నాను లేదు మేడం అక్కడ గుంటూరులో కొన్నిప్లేసెస్ అయితే స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కదా మేడం స్పెషల్ ప్లేసెస్ ఉంటే విసిట్ చేద్దాం అని అనుకుంటున్నాము అక్కడ కామన్ ఫేమస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం నేను ఒక త్రీ డేస్ అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ త్రీ డేస్ కూడా మీరు మాతో ఉండాలి మేడం సో మేడం ఎంత ఛార్జెస్ పడుతుంది మీరు చెప్పగలరా ఓకే మేడం సో ఒకసారి మీరు నాకు మీ ప్రొఫైల్ పంపిస్తే మీ సర్వీస్ కోసం నేను ఒకసారి మాట్లాడి ప్రొఫైల్ అయితే చెక్ చేసి నేను మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తాను అండి ఓకే మేడం అయితే దీనికే నా వాట్సాప్ అయితే ఉంది అండి అయితే మేడం అయితే మీరు ఒకసారి నాకు ప్రొఫైల్ సెండ్ చేసాక నేను గుంటూరు ప్లాన్కి ఒకసారి మీ షెడ్యూల్ అంటే ఈ త్రీ డేస్లో ఏమి చూద్దాం అనుకుంటున్నాను అన్నారు అంటే నాకు అయితే తెలియదు మరి మీరు ఏమి చూపిస్తారు అన్నది షెడ్యూల్ వేసి నాకు పంపించండి మేడం మీరు ఓకే మేడం ఓకే మేడం అయితే ఒకసారి మీ ప్రొఫైల్ అయితే నాకు పెట్టండి మేడం చూస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం